నేను ఒక షాపులో జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను అది ఎంతో బాగుంది మంచి కలర్ఫుల్గా మంచి క్లాత్తో బాగుంది కానీ నాకు ఆ ప్యాంట్ యొక్క పాకెట్స్ బాలేవు అవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి మరియు ప్యాంట్ దగ్గర అక్కడక్కడ హోల్స్ అని కొత్త మోడల్ టైపులో ఉంది నాకు అది నెగిటివ్ పాయింట్గా ఉంది నాకు నచ్చలేదు కానీ ప్యాంట్ చాలా కలర్ఫుల్గా అందంగా ఎంతో చక్కగా కనిపిస్తుంది ఎంతో మంచిగా నా సైజుకి సరిపడే అంత సైజులో మంచిగా ఉంది కానీ ఆ ప్యాంటుకి మాత్రం నాకు అక్కడక్కడ హోల్స్ మరియు అది కొద్దిగా టైట్గా అయిపోయింది నాకు అది నచ్చలేదు కానీ చాలా అందంగా కనిపిస్తుంది